హలో అలెక్సా ట్రావెల్ ఏజెన్సీ నేను ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది ముప్పై అయిదు నిమిషాలకు కరీంనగర్ నుండి హైదరాబాదుకి వెళ్ళడానికి టాక్సీని బుక్ చేసుకున్నాను దానికి కావలసిన రుసుమును ముందుగానే నేను ఏజెన్సీతో మాట్లాడుకున్నాను కానీ ఇప్పుడు వచ్చిన డ్రైవర్ ఎక్కువ రుసుము అవుతుందని అంటున్నాడు దానికి మీరు డ్రైవర్తో మాట్లాడండి నేను ముందుగా మాట్లాడుకున్న ఏజెన్సీతోనే మాట్లాడి డబ్బులను డైరెక్ట్గా ఏజెన్సీ పర్సన్కి పే చేస్తాను ఇప్పుడు నేను డ్రైవర్కి ఎలాంటి మనీ ఇవ్వనని చెప్పండి